హాలో మీరు మాకు ఇచ్చిన గదిలో మాకు గడియ రావట్లేదండి ఆ గది నంబర్ రెండు అండి ఇది ఉదయం నుంచి రావట్లేదండి ఆ అవునండి చూశానండి అయినా కూడా రావట్లేదు మేము అర్జెంట్ పని మీద కొంచెం బయటకు వెళ్ళాలి

ఆ చూశానండి అయినా కూడా రావట్లేదు మేము అర్జెంట్ పని మీద బయటకు వెళ్ళాలి అందుకని మేము ఈ గది తీసుకోవాల్సి అవసరమై తీసుకున్నాము మేము

అలాగే అండి మీరు త్వరగా అది చేస్తే మేము త్వరగా వెళ్ళాలండి ఆ అలాగే అండి అలాగే అండి అది ఏదో త్వరగా చేయించండి మేము ఈ గది మాకు అత్య అత్యవసరమని త్వరగ ఈ గది అందుకని తీసుకున్నాం మీరు త్వరగా చేయిస్తే మంచిదండి అలాగే అండి